దేశంలో అధికారిక భాషలు హిందీ ఇంగ్లీష్ తమిళం తెలుగు మరాఠీ పంజాబీ మొదలగునవి చాలా ఉన్నాయ్ దేశంలో సాధారణంగా మాట్లాడే కొన్ని భాషలు కత్రి ఉర్దూ గొండి మొదలగునవి చాలా ఉన్నాయి దేశంలో ఎన్ని భాషలు ఉన్నా కూడా వాటి వైవిధ్యాలు కూడా ఎన్ని ఉన్నా కూడా అన్ని భాషలు దాదాపుగా సాంస్కృతం నుంచి వెలువడినవే అన్నీ సాంస్కృతానికి సంబంధించిన వాటివి కాకపోతే నా భాష గొప్ప గొప్ప నా భాష గొప్ప అంటూ రకరకాలుగా రకరకాల మనుషులు మాట్లాడుతూ ఉంటారు కొన్ని భాషలకు లిపి ఉంది మరి కొన్ని భాషలకు లిపి లేదు తేడా అంతే ఎన్ అన్నీ భాషలు ఒకటే